నన్ను కాకినాడ నుంచి పిఠాపురం వరకు తీసుకు వచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి ఆ ఇప్పుడు చార్జి నూట యాభై అయ్యింది నా దగ్గర నూట యాభై లేదు రెండు వందలు ఉన్నాయి అందులో మీరు యాభై చిల్లర ఉందా ఒకవేళ ఫోన్పే పేటియం అలాంటివి ఏమన్న ఉన్నాయా నూట యాభై చిల్లర ఉంటే నూట యాభై నూట యాభై ఇస్తాను నాకు యాభై ఇవ్వండి లేకపోతే నేను ఫోన్పే పేటియం చేస్తాను లేనిచో లేని చొప్పున నాకు చిల్లర ఇవ్వండి ఓకే పేటియం లేదు అంటున్నారు కాబట్టి నాకు మీకు రెండు వందలు ఇస్తాను నాకు యాభై రూపాయలు చిల్లర ఇవ్వండి నా దగ్గర చిల్లర లేదు మీరు చూడండి ఎవర్నన్న పక్క వాళ్ళని అడగండి నా దగ్గర అయితే చిల్లర లేదు ఆ కావున నన్ను ఇక్కడ వరకు తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు మీకు రెండు వందలు ఇస్తున్నాను నూట యాభై తీసుకొని నా యాభై నాకు ఇవ్వండి థ్యాంక్స్ అండి